మేము మా ఇంట్లో ప్రెషర్ కుక్కర్ను వాడుతున్నాము ప్రెషర్ కుక్కర్ వాడటం వలన గంజి అనేది ఉండదు అందులో నీటిలోనే అన్నంలో ఉంటుంది ఇంకిపోతుంది ప్రెషర్ రూపంలో బయటకు పోతుంది దీంట్లో అన్నం ఆరోగ్యానికి మంచిది కానీ టేస్టీగా ఉండదు గిన్నె అయితే గిన్నెలో వండుకోవటం వలన ఆరోగ్యం కూడా ఉంటాము టేస్టీగా కూడా ఉంటుంది వేడివేడి గంజి అనేది కూడా ఉంటుంది ఆ గంజిలో మనకి చాలా విటమిన్స్ ఉంటాయి కాబట్టి మేమైతే ఎక్కువగా గిన్నెలో మూత లేని గిన్నెలో వండుకుంటానికి నేనైతే చాలా ఎక్కువగా ఇష్టపడతాను అంతే